చెప్పండి గోదావరి సూపర్ మార్కెట్ అండి ఏంకావాలో చెప్పండి రెండు నునే హా రెండు నునే ప్యాకెట్లు అర కేజీ కందిపప్పు అర కేజీ చింతపండు పావు కేజీ పసుపు వంద గ్రాముల జిలకర్ర వంద గ్రాముల అవాలు వెల్లులిపాయలు లేవండి రావాలి హా హా ఉల్లిపాయలు కూడా లేవండి హా చింతపండు ఏమన్నా హా సరే అండి గుడ్లు ఉన్నాయి అండి గుడ్లు ఇమాంటరా అండి మసాలాలు చికెన్ మాసాలాలు హుమ్ సాంబార్ మసాలా ఉన్నాదండి హా సరెండి ఎంకేమన్నా కావాలండి బెగ్ కేజీదిమంటరాండి రెడ్ లేబెల్ త్రీ రోజీస్ అండి ఆ బూస్ట్ కాని హార్లిస్ కాని ఏమన్నా తీసుకుంటారా అండి హా అర కేజీలు లేవండి కేజీలు ఉన్నాయి ఎచ్చేయమంటారా హా సరే అండి ఎంకేమన్నా తీసుకుంటారండి బాగా పెద్దడంది రెండు ముప్పై ఐదు రూపాయలు ఉందండి ఇమ్మంటారా అడి రెండు వందల ముప్పై ఐదు రూపాయలది హా లేదండి మాములు విడిదే నండి

రెండు కొంటేనండి అవి హా సరే అండి అంతేనండి హా సరే అండి మోద్